మా పశ్చిమగోదావరి జిల్లాలో చాలా రకాల సంక్షేమాలు ఉన్నాయి భద్రతకు చైతన్య పరచడానికి ఇంకా మరెన్నో సంక్షేమాలు ఉన్నాయి ఇక్కడ మన ప్రాంతంలో ప్రాథమిక విద్యార్థులకు వారు చదువు మీద ఆసక్తి పొందడానికి చాలా సంక్షేమాలు మన ప్రభుత్వం వెలుగులోకి తీసుకువచ్చింది అవి ఏంటనగా మనకి మధ్య తరగతి బాలల బాలికలకు జాతీయ ప్రోత్సాహం జరుగుతుంది ఇంకా ఉన్నత విద్యల కోసం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది